హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంధాలు మరియు చిహ్నాలు పవిత్ర గ్రంధాలు వేదాలు ఋగ్వేదం యుజుర్వేదం సమావేదం అధర్వవేదం ఉపనిషత్తులు మన తత్వం గురించి వివరిస్తాయి భగవద్గీత మహాభారతం భా లో భాగంగా ఉండే పవిత్ర గ్రంధం రామాయణం వచ్చేసి వాల్మీకి రచించిన శ్రీరామునిి చరిత్ర మహాభారతం కౌరవులు మరియు పాండవుల కథ పురాణాలు విశేష దేవతల విశిష్టతల గురించి చెప్తాయి విష్ణు పురాణం శివ పురాణం మొదలైనవి పురాణాలు కిందికి వస్తాయి పవిత్ర చిహ్నాలు వచ్చేసి ఓమ్ బ్రహ్మండాాన్ని సూచించే మహాశబ్దం తిలకం అధ్యాత్మిక చిహ్నంగా శిరస్సుపై పెట్టుకుంటాం నమస్తే ముద్ర దీన్ని వినయానికి చూపించే ఒక చిహ్నం మనం ఎలా వినియంగా ఉంటామన్నదాన్ని నమస్తే ముద్రతో మనం చూపించవచ్చు మనం మన నడవడిక మనం ఎలా ప్రవర్తించాలి అన్న వాటి మీద ఒక అవగాహన రావాలి అంటే పవిత్ర గ్రంథాలు చదవాల్సిన అవసరం ఉంటుంది రామాయణం అనేది ఒక గొప్ప యోధుడి కథ దేవు దేవుని కథ అనే బదులు మనం దాన్ని ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి అన్న దానిమీద వాళ్ళ మీకి స్పష్టంగా రాశారు పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఒక గురువు ఒక తండ్రి వంటి వారితో ఎలా ఉండాలి అన్న దానిమీద రామాయణం మనకు స్పష్టంగా చెప్తుంది భగవద్గీత మన చేసిన ప్రమాణాలు వంటివి ఎలా మనం బతకాలి అన్న వాటి మీద భగవద్గీత మనకి చాలా స్పష్టంగా చెప్తుంది మహాభారతం అనేది చాలా పెద్ద యుద్ధ కళ పోషణం ఉండే ఒక కథ స్నేహా భావం బంధాలు బంధుత్వాలు యుద్ధం వెనుదిరుగని తత్వం వంటివి మ మనం మహాభారతంలో చూస్తాం మనం ధర్మం గురించి మాట్లాడుతుంటే మీరు భగవద్గీతను ప్రశంసించవచ్చు మీరు నైతిక విలువల గురించి మాట్లాడితే లేదా సైనిక్ వంటి పుస్తకాలను ఉదాహరణకు తీసుకోవచ్చు ఈ ప్రశ్న మీకు ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు దానిని మద్దతుగా సూచించగలిగే పురాతన గ్రంథాలు చారిత్రాత్మిక పుస్తకాలు లేదా ఇతర ఆధారాలు ఉన్నాయో లేదో అనే దానిపై స్పష్టత కలిగిస్తుంది మనం ఎప్పుడన్నా ఒక మంచి మతానికి సంబంధించిన గ్రంథం చదవడం వల్ల మనకి నైతిక విలువలు మనం ఎలా ప్రవర్తించాలి అన్న వాటి మీద స్పష్టత వస్తుంది